ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఎక్కువ శాతం మనకు అవసరం అయ్యేది డబ్బు మాత్రమే ఆ డబ్బు ఉంటేనే వ్యాపారం చేయగలం ఆ వ్యాపారం మంచిగా జరగాలంటే ఒక మంచి ప్లేస్ అన్నది చూసుకోవాలి ఆ మంచి ప్లేస్ లేకుంటే మనకు ప్రాఫిట్ అనేది లాస్ మీద పడిపోతుంది ఎక్కువ గ్రామీణ ప్రజలు ఏందంటే వాళ్లకు ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు సో ఏదైనా బిజినెస్ చేయాలన్నా కూడా ఏదన్నా డైరీ ఫామ్ ఏదన్నా కోళ్ల ఫామ్ పెట్టా నీకైనా కూడా పెడతారు బట్ ఏందంటే దానికి వచ్చే సమస్యలు దాన్ని కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం ఉంటుంది సో ఎవరన్నా ముందు చేసిన వాళ్ల దగ్గర సజెషన్ తీసుకొని వాళ్ళు ఒక ప్రాక్టికల్ ఒక వన్ వీక్ అట్లా వాళ్ళ దగ్గర నేర్చుకుని ఆ తర్వాత బిజినెస్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందని అన్ని చూసుకుని పెడితే బాగుంటుంది సో గ్రామీణ ప్రజలు ఎక్కువ ఇవన్నీ ఏం ఆలోచించరు వాళ్ళు చేసేదే చేసుకుంటారు ఏదైనా నష్టమైన లాభమైన వాళ్ళు చేసుకుంటేనే చేసుకుంటారు బట్ ఏందంటే ఒక దగ్గర వాళ్ళు ఎవర్నన ఎవరి దగ్గరనా అడ్వైస్ తీసుకుంటే బెటరు ఏదన్నా చేసేటప్పుడు సో ఎక్కువ ఎక్కువ శాతం అయితే గ్రామీణ ప్రజలు ఈ డైరీ ఫామ్ అనేది బర్రెలు బర్రెలు మేపేది బర్రెల పాలు కోళ్ల ఫారం ఇది అనేది చాలా ఇంట్రెస్ట్గా చూత్తరు

బాగానే చేస్తారు ఇక పాల బిజినెస్ కూడా వేరే అక్కడ అక్కడ పోసి కూడా సంపాదించుకుంటారు సో అందువల్ల కూడా బిజినెస్ కూడా చాలా రిస్క్ ఉంటాయి అని రిస్క్ రిస్క్ ఉన్న కాడినే ఎక్కువ ప్రాఫిట్ అనేది పొందవచ్చు సో ఎంత రిస్క్ ఎక్కువ ఎంత రిస్క్ ఎక్కువ ఉంటుందో అంత ప్రాఫిట్ కూడా మనం తీసుకోవచ్చు ఈ వ్యాపారంలో నష్టం లాభం అనేది ఎదుర్కోవాలి ఒకరోజు నష్టం వచ్చిన ఒకరోజు లాభం వచ్చిన దాన్ని మనీ మేనేజ్మెంట్ ఒకే లాగే వర్క్ అవుతుంది సో వ్యాపారం చేయనీకి కొత్త కొత్త అప్డేట్ అప్డేట్ విషయాలు అయినా ఏమైనా తెలుసుకుంటే మేలు సో గ్రామ ప్రజ గ్రామ ప్రజలు ఇవన్నీ చేస్తేనే కదా ఎట్లా ఇప్పుడు ఎట్లయినా కూడా యూత్ వాళ్ళు చాలామంది అట అట అవుతారు ఈ వ్యాపారం చేయాలని సో వాళ్ల గురించి ఈ ముచ్చట చెప్పగా చెప్పగా